సార్ స్వెటర్ షాప్ నుండి మాట్లాడుతున్నాం సార్ దాదాపుగా నార్మల్ రేట్స్ ఉంటాయి కరెక్టే అదే సీజన్కి వస్తే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ తేడా ఉంటుంది సార్ ఉంటాయి ఇపుడు మీరు ఎక్ మీరు ఎక్కువ యూస్ చేసేదంటే రెయిన్ రెయిన్కిను ఇది టూ యూస్ చేస్తారు కదా ఆ మోడల్ కూడా ఉన్నాయి మీకు అవి కావాలా ఓన్లీ స్వెటరే కావాలా

ఉన్నాయి సార్ ఎక్సచెంజ్ ఉంది ఆ రిటర్న్ అంటే తీసుకోము ఓన్లీ ఎక్సచెంజ్ ఉంది అంటే మీకు ఇప్పుడు నార్మల్ ఇక్కడ మీరు రాకుండా మీ ఫ్యామిలీ తరఫున ఎవరైనా వచ్చి తీసుకున్నారనుకో ఇంటికొచ్చి మీరు చూసుకుంటారు కదా సైజు రాకపోయినా లేదంటే మీకు అది నచ్చకపోయినా వేరే తీసుకోవాలనుకుంటారు కదా అట్లా ఎక్సచెంజ్ ఉంది కానీ ఆ రిటర్న్ అమౌంట్ ఏమీ ఇవ్వము ఆ ఉంటుంది వన్ ఇయర్ కంపల్సరీ అంటే మాది కంపెనీ అంటే మాది పర్టికులర్గా ఒకటే షాప్ కాబట్టి దా అందులో బ్రాంచి అంటే ఈ బ్రాండ్ కావాలి మాకు అని అట్లా ఉంది కదా అట్లా మీరు తీసుకున్న రేటుని బట్టి డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది ఎక్సచెంజ్ ఉంటుంది ఆ లేదు సార్ ఓకే అండి ఈవినింగ్ సిక్స్కి క్లోజ్ షాప్

ఆ అవునండి ఒక టూ త్రీ డేస్ మాకు కొంచెం వర్క్ ఉంది ఒక టూ త్రీ డేస్ సిక్స్కి క్లోజ్ చేస్తాం ఆ వేరే టైమ్లో అంటే టెన్ థర్టీ లెవన్ వరకు ఉంటాం ఆ అవునండి ఇక్కడ తక్కువలో ఇస్తాం ఎక్సచెంజ్ అసలు స్వెటర్స్ ఎవ్వరు ఇవ్వరు మాది కంపెనీ తరఫున మేము పర్టికులర్గా పెట్టుకున్నాం ఓన్లీ స్వెటర్కి సంబంధించింది అని మేము ఎక్సచెంజ్ ఇస్తున్నామండీ ఓకే అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యు